హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ పశుపతి సూపర్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నారా మాకు ఆయిల్ మంచి శెనగపప్పు ఉద్దిపప్పు మిరపకాయలు సోప్ షాంపూలు లయన్ డేట్స్ కందిపప్పు ఖర్జూర ద్రాక్ష మిరపకాయలు చింతపండు షాంపూలు ఇలాంటివి మాకు కొన్ని ఐటమ్స్ కావాలి డోర్ డెలివరీ చేస్తారా నా మాకు తిరుపతి నుంచి ఇక్కడికి పశుపతి సూపర్ మార్కెట్కి రెండు కిలోమీటర్లు ఉంది ఇంట్లో అయితే ఎవరూ లేరు మీరే వచ్చి డోర్ డెలివరీ చేయాలి మేడం మా అడ్రెస్ నారాయణ మండలం కళ్యాణపురం శివ మిల్ ఆపోజిట్ మేడం అమౌంటు ఇప్పుడే పే చేసేస్తాం మేడం ఫోన్పేలో చేసేస్తాం చెప్పిన వస్తువులన్నీ నోటెడ్ చేసుకోండి మేడం మాకు మిస్టేక్ అవకుండా డోర్ డెలివరీ చేశాను మేడం ఇంట్లో అయితే ఎవరు ఇంట్లో అయితే ఎవరూ లేరు మేడం మీరే డోర్ డెలివరీ చేయాలి సరే చేస్తాను మేడం ఓకే మేడం